హలో చెప్పండి మేడం అవునండి అవును పవిత్ర వాళ్ళమే మేము ఓన్లీ సప్లై చేస్తాం మేడం మేము తాగము కదా టెస్ట్ చేయము కదా మేడం

నేను మా నేను మా సార్ తోని మాట్లాడతా మేడం బాగా బ్లీచింగ్ వస్తుందా లేకుంటే బాగా మినరల్ మినరల్ తియ్యగా వస్తున్నాయా వాటర్ ఓకే మేడం ఓకే మేడం నేను మా మా ఓనర్ ఇప్పుడు ఇంకో గంట లోపల వస్తాడు మేడం నేను ఈ గంట లోపల ప్రాబ్లం సాల్వ్ చేసి మా ఓనర్కి చెప్పేస్తా ఇంకేమైనా ఇష్యూస్ ఉంటే ఆయనతోని చెప్పండి ఓకే నా నేన్ నేను డైరెక్ట్ వాళ్ళతోనే మాట్లాడతా ఎందుకంటే నేను సప్లయర్ని కదా మేడం మిగతా ఓనర్స్ వాళ్ళు వేరే ఉంటారు కదా ఓకే మేడం నేను వచ్చినంకా మీకు కాల్ కల్పిస్తాను మీరు ఒకసారి ఆయనతో మాట్లాడండి మీరు అమౌంట్ పే చేస్తారా పే చేయరా అని చెప్పేసి ఆయనకి ఇవ్వండి ఓన్లీ నేను కలెక్షన్ మందమే కదా మీరు ఏమైనా ఫర్దర్ ఇష్యూస్ ఉంటే ఆయనతోని డీటెయిల్గా మాట్లాడి ఆయనకి చెప్పండి ఆయన మళ్ళీ నాకు చెప్తే నేను ఎంత తీసుకోవాలో మళ్ళీ వచ్చి మీ దగ్గర నుంచి కలెక్షన్ చేసుకుంటా మళ్ళీ మీకు మంచి వాటర్ సప్లై చేస్తా మేడం ఓకే మ్యామ్ ఉంటుంన్నా మరి ఓకే